హలో అవును చెప్పండి అవును ఓకే ఓకే మీ ప్రస్తుతానికైతే మీకు ఒక ఐదు రోజల ట్రిప్ అయితే బాగుంటుంది పదిమంది ఉన్నారు కాబట్టి మీరు ట్రైన్లో వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే నార్మల్గా ఏమన్నా కార్ బుకింగ్ చేసుకుంటారా ఓకే ఓకే అట్లాంటి కొన్ని అవైలబుల్ ఉన్నాయి మీరు చెప్తే దాని గురించి మాట్లాడుదాం ఇప్పుడు ఓకే ఆ ఉంది ఒక మిని బస్ అయితే రెండు ఉన్నాయి అవైలబుల్ అయితే రెండు ఉన్నాయి మీరు చెప్పండి కెపాసిటీ అయితే ఒక పదహేను ఉండవచ్చు కూర్చోవచ్చు

ఫైవ్ డేస్ అంటున్నాం మొత్తం మేము మా కంపెనీ మొత్తం మీ కంప్లీట్ డీటెయిల్ చెప్తూ ఉంటుంది మీరు ఎక్కువ చేయాల్సినందంటే జస్ట్ మీ లగేజ్ కాని ఒకటి తీస్తే అయిపోతుంది ఇంకా కాస్ట్ అయితే ఫైవ్ డేస్ మీరు ఒక పదిమంది వచ్చిన ఏం పర్లేదు జస్ట్ ఒక ఐదు రోజులు ఐదు ట్రిప్ ఒక్కటే ఉంటుంది మన కాస్ట్ వచ్చేసి ఒక యాభై వేల అవుతుంది ఓన్లీ ట్రావెల్ ఛార్జెస్ ఇంకా ఫుడ్ ఫుడ్ కూడా మేము చూసుకుంటాము ఫుడ్కి కొద్దిగా సెపరేట్గా అవుతుంది మొత్తం కలిపి ఒక డెబ్భై వేలు డెబ్భై వేలు అయిపోతుంది అంటే అంటే బస్సులో పదిహేను మంది కదా మీకు కెపాసిటి ఓన్లీ టెన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కెపాసిటీ యాక్చువల్లీ ఫిఫ్టీన్ ఐదుగురు రావట్లేదు కాబట్టి ఒక మీరు ఐదుగురిని అరేంజ్ చేస్తే తక్కువకు మాట్లాడవచ్చు ఓకే పర్లేదు మాట్లాడండి అయితే ఇంక ఐదు మంది ఐదు మంది తెచ్చుకొని పది మంది అయితే సెట్ ఉంటుంది మీకు బడ్జెట్ తక్కువ పడుతుంది మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది అప్పుడేందంటే మనీ అయితే డెబ్బై వేలే పడుతుంది కానీ మీరు పది మంది వస్తారు కాబట్టి డివైడ్ అయిపోతాయి అన్నట్టు అట్లా మనిషికి తక్కువ అయితాయి అన్నట్టు అప్పుడు అట్లా ఇంకా ఫుడ్ కాని మిగతా ఖర్చులు మేము చూసుకుంటాము మా మా ట్రావెల్ ఏజెంట్ ఒకడు ఉంటాడు ఆయన మీకు కంప్లీట్లీ నార్త్ ఇండియా కాశీ కాని ఆగ్రా కాని యూపీలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ తిరిపిస్తాడు అన్నటు ఓకే సరేనండి ఉంటాను